కుర్తా సెట్ చాలా అంటే చాలా బాగా ప్యూర్ కాటన్ బ్లెండ్తో వచ్చిందండి నాకైతే మాత్రం చాలా నచ్చింది ఎంబ్రాయిడీ వర్క్ అన్నది ఫ్రంట్ చాలా బాగా ఇచ్చాడు డిజన్ ఎక్కడా కూడా పీచుల్లా రావడం కానీ క్లాత్ పైనే పీచు రావడం కానీ చిన్న చిన్న రౌండ్స్గా ఉండలు రావడం కానీ అలా ఏం లేకుండా చాలా అంటే చాలా బాగా ఉంది థ్యాంక్స్ మీషో